గొంతుకకు అలసట గొంతు బొంగుర పోవటం జరిగితే నేను ముందుగా మంచినీళ్ళు తాగుతాను మంచినీళ్ళు తాగడం వల్ల గొంతు అలసట బొంగుర పోవటం కొంచెం తగ్గుతుంది నేను ఎప్పుడు అలానే చేస్తాను అప్పుడప్పుడు వేడినీళ్ళు కూడా తాగుతాను మన గొంతును జాగ్రత్తగా చూసుకోవటానికి నేను కొన్ని చిట్కాలు చెబుతాను ఆ చిట్కాలు మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ముందుగా నేను ఎక్కువగా మంచినీళ్ళు తాగుతాను తర్వాత నేను అప్పుడప్పుడు వేడినీళ్ళు కూడా తాగుతాను ఇలా తాగడం వల్ల మన గొంతుకకు అలచట బొంగుర పోవటం వంటివి జరగటం కొంచెం తగ్గుతుంది నాకు తెలిసి ఇవి మనకు చి చిట్కాలు అని చెబుతాను